ఎందుకంటే వ్యవసాయం వ్యవసాయం అనేది వాళ్ళకు బాగా ఇష్టం అన్నమాట అందుకని వాళ్ళు చదువుని మధ్యలో ఆపేసి వాళ్ళు వ్యవసాయం అనేది మొదలు పెట్టినారు అందుకని నేను వ్యవసాయం చేయడం నాకు కూడా ఇష్టమే కానీ నాకు ఎందుకు బాగా చదవాలి చదివిన తరువాతనే వ్యవసాయమైన ఏదైనా చేసుకోవచ్చు అందుకని

చపాతీలు ఇవన్నీ కట్టుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ చెట్ల క్రింద మంచిగా అనంతగిరి హిల్స్ల చెట్ల క్రింద కూర్చొని తింటూ ఆడుతూ పాడుతూ అంత్యాక్షరి ఆడుతూ అవి ఇవి ఆటలు ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసు చేసుకుంటూ సంతోషంగా అక్కడ నీళ్ళలో కానీ అక్కడ అనంతగిరి హిల్స్లో చుట్టుప్రక్కల అంతా ఆ ప్రాంతాన్ని అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు పోతాము అనంతగిరి హిల్స్ అనే కాదు

అన్నింటి పైన తెలుసుకుంటున్నాను వాళ్ళు చెప్పే ద్వారా చదువుకుంటాను ఎవరు ఏంటి ఏంటి అనేది వాళ్ళు చెప్పిన ద్వారానే తెలుసుకుంటూ ఉంటాను మా అన్నలు నేను మేము అంతా మంచిగా ఉంటాము ఎప్పుడు కూడా ఎట్లాంటి భేద విభేదాలు వచ్చినా అవన్నీ ఏం పట్టించుకోము అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మేము అయితే ఎప్పటికీ మంచిగా ఉంటాము ఇప్పటికీ ఉన్నాము ఇకపై కూడా

మేము చాలా టూర్లకి పోయినాము చాలా ఎంజాయ్ చేసినాము మా అన్నలు ఇప్పుడు చేను పని చేసుకుంటున్నారు కానీ నేను చదువుకుంటున్నాను వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళము కలిసి ఆడుకునేవాళ్ళము స్కూల్కి వెళ్ళి రాగానే కలిసి పొలానికి వెళ్ళే వాళ్ళము ఇట్లా చాలా విధాలుగా మేము ఎంజాయ్ చేసినాము కానీ ఇప్పుడు వాళ్ళు చదువు మానేసారు నేను ఇప్పుడు చదువుకుంటున్నాను